నాకు ఒక అన్న ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు అన్నయ్యకి నాకు నాలుగు సంవత్సరాలు తేడా తమ్ముళ్ళకి నాకు మూడు ఇంకొకరికి ఆరు సంవత్సరాలు తేడా నేను వారితో కలిసి మెలిసి సుఖ సంతోషాలను ఉంటాను అన్నయ్య చూడ్డానికి అన్న నాన్నలా ఉంటాడు తమ్ముడు అమ్మలా ఉంటాడు నేను పోలికల్లో వాళ్ళిద్దరికీ సంబంధం లేకుండా మా తాతయ్య పోలికలతో ఉంటాను అల్లరి విషయంలో నేను తమ్ముడు చాలా అల్లరి చేస్తాం అన్నయ్య చదువుకుంటూ తెలివిగా మా అందరిని గైడ్ చేస్తూ ఉంటాడు